హలో సార్ నమస్తే నేను మీ రెస్టారెంట్లో చికెన్ సూప్ ఆర్డర్ చేయాలనుకుంటున్నాను కానీ మా ఇంటి నుంచి మీ రెస్టారెంట్కి కొంచెం చాలా దూరం అందుకని ఆ పానీయం కొంచెం చల్లారకుండా ఒక హాట్ దాంట్లో పెట్టి ఇస్తారని అనుకుంటున్నాము